తెలుగు భాష ఆనేది రెండూ రాష్ట్రములో ఉంది కాని అధికారంగా భాష హిందీ నార్త్ ఇండియన్ మొత్తం కూడా హిందీ వాడతారు కావున అధికార భాషగా హిందీలోనే ఉంచుతారు ఒకవేళ మనం అధికార భాష తెలుగు అని ఊహించుకుంటే చాలా గర్వంగా ఉంటుంది భాష వాడకంకు పెరుగుతుంది తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది తెలుగుజాతి వారికి గౌరవం పెరుగుతుంది ఇలా వివిధ లో కూడా తెలుగు వారి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది తెలుగు రాష్ట్రం లో దేశాల్లో మన అధికార భాషను భాషగా ఉండటం వల్ల ప్రపంచస్థాయిలో కూడా మనం భాషకు ప్రత్యేకస్థానం లభిస్తుంది అలానే మా ప్రాంతాల్లో ఎక్కువగా పండగ టైములో హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువ పండగలు ఎక్కువగా ఉంటాయి అలానే

ఇవన్నీకూడా అందరు కలిపి చాలా ఘనంగా సాంప్రదికంగా కింద చేసుకుంటారు హిందూ పండుగలకు సాంప్రదాయ సంస్కృతిగా సాంప్రదాయాలు గుర్తుకొచ్చేలాగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు